నేను ఉదయం లేవగానే పొలానికి వెళ్ళి పొలంలో పనులు చూసుకోని మళ్ళీ తిరిగి వచ్చి కళ్ళం దగ్గర పశువులను చూసుకోని వాటి దగ్గర పనులు అవి చేయించి నేను రెడీ అయ్యి డ్యూటీకి బయలుదేరి వెళ్తాను నేను డ్యూటీకి వెళ్ళిన తర్వాత సాయంత్రం వేళలో కూడా మళ్ళీ వచ్చి పొలానికి వెళ్ళి పని చూసుకోని యధావిధిగా నేను ఇంటికి వస్తాను ఇలా నేను రోజు తరచు చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టము ఉద్యోగంతో పాటు వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాను అదేవిధంగా నేను ఎక్కువగా ఖాళీ సమయంలో సోషల్ మీడియా ఫాలో అవ్వటం యూట్యూబ్ చూడటం వంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ వీటి వలన మనకు సమాజంలో జరిగే ప్రతి ఒక్క విషయం కూడా తెలుస్తుంది అందుకే నేను ఎక్కువగా చూస్తూ ఉంటాను